ఆటలు మనుషులకు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడానికి ఇంకా ఆనందం కలిగించడానికి అనే అనేక విధాలుగా సహాయపడతాయి ఆటలు మన మనస్సును ఇతర విషయాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది రోజు ఆ జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి ఇంకా బాధల నుండి విరామం తీసుకోవడానికి ఆటలు ఒక మంచి మార్గమని చెప్పొచ్చు ఆటలు మనకు ఆనందాన్ని ఇంకా సంతృప్తిని ఇస్తుంది ఒక కష్టమైన లక్ష్యాన్ని చేరుకోవడం లేదా ఒక ఆటలో విజయం సాధించడం ఒక శక్తివంతమైన అనుభవం ఇది మనకు మన సామర్థ్యాలపై నమ్మకాన్ని పెంచుతుంది ఇంకా మన జీవితంలో మరింత సానుకూల భావాలను ప్రేరేపిస్తుంది ఆటలు మనకు నైపుణ్యాలు మరియు సామర్ధ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతది కొత్త ఆటలు నేర్చుకోవడం మన మెదడుకు ఒక సవాలుగా ఉంటుంది ఇది మన సాం శిక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది ఇంకా మనకు కొత్త విషయాలను నేర్చుకోవడానికి సహాయ పడుతుంది ఆటలు మన శారీరిక ఇంకా మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది ఇవి ఒత్తిడిని తగ్గించడంలో ఆనందంని పెంచడంలో మన జీవితాలను మరింత సంతృప్తికరంగా మార్చడంలో సహాయపడతాయి కొన్ని నిర్దిష్ట ఉరాహరణలు మనం చూస్తే కనక ఒక శారీరిక కార్యాచరణ ఆట వంటి ఫుట్ బాల్ లేదా బ్యాస్కెట్ బాల్ ఒత్తిడిని తగ్గించడానికి మరియు మంచి మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది ఒక మేధో ఆటవంటి చదరంగం లేదా స్కయాబుల్ మన మెదడును ఉత్తేజపరుస్తుంది మరియు మన శిక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది ఒక సామాజిక ఆట వంటి బర్డ్ లేదా మ్యాజిక్ ది గేమింగ్ ఆఫ్ ఫాంటసీ ఇంకా కొత్త వ్యక్తులను కలవటానికి మన సామాజిక నెట్వర్క్ ను విస్తరించడానికి సహాయపడుతుంది మనకు ఆనందాన్ని కలిగించి మరియు ఒత్తిడిని తగ్గించే ఆటలను కనుగొనడమ్ చాలా ముఖ్యం మీరు ఒక కొత్త ఆటను ప్రయత్నించడానికి బాధపడితే భయపడితే మీ స్నేహితులు లేదా కుటుంబసభ్యులతో కలిసి ఆడటానికి ప్రయత్నిద్దాం